హలో అవునండి చెప్పండి గుడ్ ఈవెనింగ్ అండి మా దగ్గర వెజ్ వెయిటీస్ వెరైటీస్ ఉంటాయండి కాఫీలో కాఫీ టీ కోల్డ్ కాఫీ జింజర్ కాఫీ జింజర్ టీ ఇలాంటి వేరియస్ టైప్స్ ఉంటాయండి రేట్సా కోల్డ్ కాఫీస్ అయితే టూ ఫిఫ్టీ అబోవ్ ఉన్నాయి మ్యాడమ్ జింజర్ టీ వచ్చి మన ఫార్టీలో వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది అండి మేము చాలా ప్రీషియస్ అయిన ఛా పత్తిణి వాడతామండి అన్నింటిలోకి టేస్ట్ అన్నింటికి బాగుంటుంది కోల్డ్ కాఫీ అయినా జింజర్ టీ అయిన అన్నీ అన్నింటి అన్ని వెరైటీస్లో కూడా షుగర్ కూడా లిమిటెడ్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టీ అయినా కాఫీ అయిన అలా ఉంటుంది మీరు ఒకసారి రావాలి మ్యాడమ్ అదే మ్యాడమ్ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి మ్యాడమ్ మీకు తెలుస్తుంది కదా రేట్స్ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంది అని టీ రేట్స్ ఓకే టీ రేట్స్ అసలు అయితే జింజర్ టీ అయితే చెప్పాను కదా మ్యాడమ్ ఫార్టీ ప్లస్ ఉంటుంది నార్మల్ టీ వచ్చి ఓకే మన నార్మల్ టీ వచ్చి ఇది మన థర్టీ ఉంటుంది మ్యాడమ్ ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి మ్యాడమ్ ఒకవేళ మీకు మీ బాయ్ ఫ్రెండ్తో వస్తే కూడా కపుల్ టీస్ కూడా ఉంటాయి మ్యాడమ్ లవ్ షేప్లో ఓకే మ్యాడమ్

చాలా బాగుంటుంది అండి ఒకసాఋ వచ్చి విజిట్ అవ్వండి టేస్ట్ ఇవన్నీ మీకు తెలిసిపోతాయండి మీకు అర్థమయిపోతుంది టేస్ట్ బ్రాండ్ బ్యాచ్ ఏ చా పత్తా వాడతాము క్వాంటిటీ ఎలా ఉంటుంది అని మీకు తెలుస్తుంది ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ